మనం రోజు వాడే సంభాషణలో చాలానే ఉపయోగిస్తాము దానిలో కొన్ని నేను బాగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు ఈ ప్రాంతం గురించి మీకు తెలుసా నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను స్వాగతం హాయ్ నమస్కారం కాదు నేను చేయను అవును అలా అయి ఉండవచ్చు ఇవి అన్నీ కూడా రోజువారి సంభాషణలలో మనం తరచుగా వాడే కొన్ని తెలుగు పదాలు